నా ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి నేను ఇచ్చే కొన్ని సలహాలు ఉన్నాయి అ వాటిలో ముఖ్యంగా ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించండి ఇది ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది మరియు ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గిస్తుంది ఇకా రెండోది వచ్చేసి ప్రజలకు సరసమైన ఆరోగ్య సంరక్షణను అందుబాటులో అందుబాటులో చేయండి ఇది ప్రతి ఒక్కరూ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను పొందడానికి అనుమతిస్తుంది ఇక మూడోది వచ్చేసి ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా చేయండి ఇది వృధాను తగ్గించడంలో మరియు ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించడంలో సహాయపడుతుంది ఈ లక్ష్యాలను సాధించడానికి మనం కొన్ని మార్పులను చేయవచ్చు వాటిలో మనం ఆరోగ్యంపై విద్య మరియు ప్రచారాన్ని మెరుగుపరచండి ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం తినడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం గురించి తెలుసుకోవడంలో సహాయపడటానికి మనం చేయగలిగేవన్నీ చేద్దాం సరసమైన ఆరోగ్య బీమాను అందుబాటులో చేయండి ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థల కలిసి పనిచేసి ప్రతి ఒక్కరూ సరసమైన ఆరోగ్య బీమాను పొందేలా చేయడానికి మనం చేయగలిగేవన్నీ చేద్దాం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత సమర్థవంతంగా చేయడానికి సాంకేతికతను ఉపయోగించండి మానవ తప్పులు మరియు వృధా ను తగ్గించడానికి మరియు ఆరోగ్య సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడానికి మనం సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చు అన్వేషిద్దాం ఈ మార్పులను చేయడం ద్వారా మనం నాణ్యమైన మరియు సరసమైన ఆరోగ్య సంరక్షణను అందించే మరింత సమర్థవంతమైన మరియు న్యాయమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను సృష్టించ గలము